నేను ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో మేము మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యుల మా నాన్నగారు స్నేహితులు అందరూ కలిసి కాశీ ప్రయాణం చేశాము మేము హైదరాబాదులో ఉంటాము హైదరాబాద్ నుంచి విజయవాడ గోల్కొండ ఎక్స్ప్రెస్ అనే రైల్లో ప్రయాణించి విజయవాడ రాత్రి వేళాంగిణి గట్టు చేరుకున్నాము ఆ కాశీ వెళ్ళే రైలు పేరు వచ్చేసి గంగా ఎక్స్ప్రెస్ రైలుని మేము రాత్రి పన్నెండింటికి అందరూ కలిసి ఆ రైలునని మేము ఎక్కాము మేము సెకండ్ ఏసీలో టికెట్లను బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఇది ముప్పై గంటల జర్నీ ప్రయాణం కాబట్టి ఆ రోజు ముప్పై గంటల ప్రయాణం చేసాము మేము మొత్తం ముప్పై గంటల ప్రయాణం చేసి రాత్రి ఎక్కిన తర్వాత తర్వాత రోజు కాకుండా ఆ మరుసటి రోజు పొద్దుగాల మేము కాశీకి చేరుకున్నాము అక్కడ మేము ఉండడానికి రూమ్స్ అన్ని ఆల్రెడీ ముందే బుక్ చేసి పెట్టుకున్నాము తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడే బుక్ చేసుకోని మొత్తం కాశీది పది రోజుల ప్రయాణం పది రోజుల అక్కడ ఉన్నాము తొమ్మిది రాత్రులు పది రోజులు ఉన్నాము అక్కడ ముఖ్యంగా చూడవలసిన హనుమాన్ టెంపుల్ హనుమాన్ స్వామి టెంపుల్స్ మెయిన్ టెంపుల్సు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అలానే కాశీ విశాలాక్షమ్మ వారి టెంపులు గ్రామా దేవత అయినా వారాహి అమ్మ వారి టెంపుల్ అన్నపూర్ణమ్మ వారి దేవాలయం అన్నీ మేము సందర్శించడం జరిగింది కుటుంబ సభ్యులుగా అందరితో కలిసి అక్కడ నుంచి అయోధ్య బొద్రేయ త్రివేణి సంగం కూడా ప్రాయాణిద్దాం అనుకున్నాము కానీ అందరికీ ఆరోగ్యం సరిగ్గా కుదరట పోవటం వల్ల అటువైపు మేము ప్రయాణించలేదు సో కాశి యాత్ర అయితే చాలా నచ్చింది మా చాలా బాగా అనిపించింది కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సాయంత్రం గంగా ఘాటు దగ్గర సాయంత్రాలో మా ఆరున్న ఆరింటి ఆరుంటికి సమయానికి గంగా హారతి అనేది మొదలు పెడతారు దాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం మాకు ఎంతో చాలా సంతోషంగా అనిపిచ్చింది ఆ గంగాహారతిని మేము ఒక్కసారి మేము అక్కడ కూర్చుని వీక్షించాము మరొకసారి పడవలో కూర్చుని పడవ నుంచి గంగా హారతిని మేము వీక్షించాము కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి స్పర్శ దర్శనమనేది ఒకటి ఉంటుంది ఆ స్పర్శ దర్శనం కోసం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటలు సుమారు రెండు గంటల ప్రాంత రెండు గంటల సమయాన్ని మనల్ని కి వీక్షిస్తారు మనమా స్పర్శ దర్శన సమయంలో కాశీ విశ్వనాథ స్వామిని మనం తాకి దండం పెట్టుకోవచ్చు అలా స్పర్శ దర్శనానికి మేము ఉన్న పది రోజుల్లో రెండు రోజులు వెళ్ళటం జరిగింది ఒకరోజు పడవ మార్గాన పడవలో గ గంగా నదిపై ప్రయాణిస్తూ అన్నీ ఘాట్లను చూడటం జరిగింది అక్కడ పడవ సిబ్బంది మాకు ఒక్కొక్క ఘా ఒక్కొక్క ఘాట్స్ యొక్క ప్రత్యేకతను మాకు తెలియజేశారు చాలా నచ్చింది మాకు ఆ ఘాట్ మార్గాన చూ అన్నీ పడవ మార్గాన అన్నీ ఘాట్స్ని చూడటం అలానే ఒక రోజు కేదార్నాథ్ దగ్గర మేము గంగా స్నానం అది చేసి కేదారేశ్వర స్వామిని దర్శించుకున్నాము మరొక రోజు ప్రత్యక్షంగా మణికర్ణిక ఘాటు దగ్గర గంగా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇక మొత్తానికి ఈ ప్రయాణం అనేది మాకు ఎంతో మంచిగా అనిపిచ్చింది ఒక మంచి దేవాలయం ఒక మంచి పుణ్యక్షేత్రానికి దర్శించడం మాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది అలానే మనం కాశీలో చూసుకున్నట్లయితే స్ కాశీ వీధులనేవి చాలా బాగుంటుంది అక్కడ ఫేమ అక్కడ ఫేమస్గా దొరికే చాట్స్ అనేవి మేము తి తిను పదార్థాలను సాయంత్రం కాలమున మేము మా కజిన్స్ వెళ్ళి తిని పదార్థాలను అక్కడ టేస్ట్ చేయటం జరిగింది కాశీలో తిను పదార్థాలను మనం చూస్తున్నట్లయితే అక్కడ ప్రత్యక్షమైన స్టాల్స్ చాట్ బండర్స్ అనేవి ఉంటాయి అక్కడ రోడ్ ఫుల్ చాట్ అని మండిష్ చాట్ అని అలాంటివి ఎన్నో రకాలున్నాయ్ అలాంటి చూడడం అది తీసుకున్నది ఎంత బాగా నచ్చింది కాశీలో మనమెక్కడ చూసుకున్నా గానీ ఆటో రిక్షాస్ అనేవి అన్నీ ఎలక్ట్రిక్క్వి ఉంటాయి వాళ్ళు కూడా చాలా తక్కువ ఛార్జీలతో మనల్ని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్తారు కాశీలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టు వేరే దేశస్థులు చానామంది వచ్చి కాశిని దా చూడ్డానికి గానీ దర్శించుకోడానికి రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మన పుణ్యక్షేత్రాన్ని మ ఇక్కడే కాకుండా వేరే దేశస్థులు కూడా వచ్చి మన పుక్ష పుణ్యక్షేత్రాన్ని వీక్షిస్తున్నారని చాలా సంతోషం కలిగింది నాకు ఇంకా నంది సర్కిల్ అనేది ఒక మెయిన్ సర్కిల్ ఉంటుంది ఆ నంది సర్కిల్ నుంచి మనం చ ఒకే స్ట్రైట్గా వెళ్తే మనకి కాశీ విశ్వనాథ స్వామిది నాలుగు వైపుల ద్వారాలుంటాయ్ నాలుగు వైపుల నుంచి మనం ఏ లోపలికి ప్రవేశించొచ్చు అక్కడ ఉన్న సెక్యూరిటీ గాని వాళ్ళు చేసే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ గానీ వాటన్నిటిని చానా బాగా నచ్చింది తిరుగు ప్రయాణం మేము రాత్రిపూట ఎక్కాము అలాగే మేము తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు మేము వరంగల్లో దిగేసి వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంటికి చేరుకున్నాము సేఫ్గా మొత్తానికి కాశీ ప్రయాణం మాత్రం మాకెంతో సంతోషాన్ని కలిగించింది ఇలాంటి ప్రాణాలు ఇంకా మరి ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ప్రతీ ఒక్కరూ సందర్శించాలని నేను ఆశిస్తున్నాను